హలో హలో డాక్టర్ నాకు ఫీవర్ ఉంది నాకు వన్ వీక్ నుంచి ఫీవర్ ఇంకా కోల్డ్ ఉంది అది తగ్గటం లేదు సో తగ్గడానికి ఏమైనా ప్రిస్క్రైబ్ చెయ్యండి వన్ వీక్ నుంచి ఉంది పారాసెటమాల్ ఒకటే వాడినా కానీ అది ఎలా వాడాలో సరిగ్గా తెలియదు అంటే ఓన్లీ ఈవెనింగ్ టైమే వస్తుంది కాబట్టి ఈవెనింగ్ టైమే వేసుకొని పడుకొంటుండే మళ్ళీ నెక్స్ట్ డే వరకు మళ్ళీ వచ్చేస్తుంది

ఓకే మరి కోల్డ్కి

ఓకే ఓకే డాక్టర్ ఇది వాడతాను నేను తగ్గాలని కోరుకుంటున్నా ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్